చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నేను పెనం మీద వేసుకునే నూనె అందులో వేసుకునే మిరియాల పొడి లవంగాలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కాకుండా ఇంకా కొరిమాండర్ కొరియాండర్ పొడి ఇవి అన్ని వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం ద్వారా టేస్ట్ చాలా రుచికరంగా ఉంటుంది ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం రైస్ వేసుకుని అందులో కొంచెం కారం పసుపు వేసుకుంటే

అందడం జరుగుతుంది అందుకే భారతదేశంలో తిండి చాలా టేస్టీగా ఉంటుంది వేరే దేశంతో పోల్చుకుంటే అక్కడ అన్ని గసగసాలు దొరకకపోవడం వల్ల వాళ్లు బ్రెడ్ ముక్కలు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం జరుగు సాగుబడి చేయడం జరుగుతుంది కానీ భారతదేశంలో మాత్రం అన్ని గసగసాలు ఉండడం వల్ల రుచికరం ఏం చేసినా ఏ వంట చేసినా చాలా రుచికరంగా ఉంటుంది నేను మా ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే

కారము గసగసాలు అన్నీ నూరి ఒరిజినల్ ఒరిజినల్ అయిన గసగసాలని వాడుతారు అలా వాడడం ద్వారా మంటకి ఇంకా రుచి అవుతుంది అండ్ ఇంకా సిటీలలో పొయ్యి మీద వండుతారు ఊళ్ళలో బొగ్గు బొగ్గుల మీద వండుతారు కట్ట ముక్కలు వేసి మంట కాల్చి పెడతారు దాని ద్వారా ఇంకా టేస్ట్ వస్తుంది బొగ్గుల మీద వేయించడం ద్వారా కూర బాగా ఉడికి ఇంకా అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఊళ్ళలో పెట్టే ఆహారం ఇంకా చాలా అందంగా ఉంటాయి ఊహల్లో ఊళ్ళల్లో చేసే వంటకాలు చాలా అంటే చాలా చాలా రుచికరమైన చాలా ఆస్వాదకంగా ఉంటాయి నేను ప్రతిసారి ఊరికి వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ని చాలా మిస్ చాలా ఆసక్తికరంగా ఆకర్షిస్తూ తింటూ ఉంటాను అందులో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఊళ్ళల్లో వాడే వంటకాలు ఏ గసగసాలు కొన్ని గసగసాలు మనకి తెలియవు కానీ

అందులో కొంచెం మసాలా వేస్తే చాలా బాగుంటుంది కొంచెం గరం మసాలాలు అన్నీ మసాలాలు మిక్స్ చేసి కొంచెం గరం మసాలా మిరియాల పొడి ఇలాంటివన్నీ భారతదేశంలో చాలా ప్రాముఖ్యంతో ఉంటుంది అందుకే ఏ వంటకాలు అయినా సరే పెళ్లిలోనైనా చనిపోయిన వారిలోనైనా బర్త్డే పార్టీలోనైనా ఇలాంటి వేడుకల్లోనైనా మనము భారతదేశంలో వంటకాలు చాలా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళు వాడే మసాలాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఎన్నో వంటకాలలు ఉన్నాయి పన్నీర్ బటర్ మసాలా ఉల్లిగడ్డ మసాలా ఉల్లిగడ్డ మసాలా సాంబార్ కానివ్వండి వంకాయ మసాలా కానివ్వండి ఇంకా ఎన్ని వంటలు చికెన్ మటన్ బిర్యానీ ఇలాంటి చాలా వంటకాలలో ప్రత్యేకంగా మనం వాడేది మసాలాలు మసాలాలు యొక్క టేస్టే మార్చేస్తుంది ఆ కర్రీ యొక్క మార్చేస్తుంది మ మసాలాలో ఒకప్రత్యేకమే అది వంటకాలాన్ని పూర్తిగా మార్చేస్తుంది వంట టేస్ట్ని పూర్తిగా మార్చేస్తుంది ఎప్పుడు సరే వంటకాలు ప్రాముఖ్యత

బాగా మసాలాలు నూర్చి గరం మసాలా అలా దాటితే రాసి కాల్చి అన్నంలో పెట్టి బిర్యానీ తయారు చేసిస్తారు చాలా చాలా అంటే చాలా ఆనందంగా చాలా స్వీట్ చాలా స్పైసీగా ఉంటుంది ఎప్పుడైనా సరే మా నాన్నగారు చేసే వంటకాలు నేను ఎప్పుడూ మిస్ అవ్వను చాలా మంచి అమ్మా నాన్న మీరు చేసే వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి వారు నాకు నచ్చినట్టు విధంగానే స్పైసీగా చేస్తూ ఉంటారు నాకు స్పైసి అంటే చాలా ఇష్టం అందులో వాడే ప్రత్యేకంగా వాడే మిరియాల పొడి మిరియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి ఇలాంటి రకమైన కొంచెం కారం పసుపు ఇవన్నీ వాడి వంటకానికి చాలా రుచికరమైనదిగా చేస్తారు అన్ని గసగసాలు వేయడం ద్వారా వంట చాలా అద్భుతంగా ఉంటుంది